మేము బట్టల షాపు ఆన్లైన్ ద్వారా ప్రారంభించటం జరిగింది బట్టలు బాగానే అమ్ముతున్నాము జీఎస్టీ కోసం మాకు ఏమి తెలియదు ఎంత కట్ అవుతుందో దానిగురించి మేము హెల్ప్లైన్ హెల్పులైన్కి కాల్ చేసాము దాని గురించి ప్రతీ నెల ఎంత కడుతుందో మాకు తెలియజేయగలరు బట్టలు ఆన్లైన్లో మంచిగనే అమ్ముతున్నాము మాకు వచ్చే ఆదాయము దాన్నిబట్టి జీఎస్టీ ఎంత కట్ అవుతుందో మాది వెంటనే తెలిస్తే బాగుంటుంది కదా ఒక్కసారి కట్టలేము కదా దానిగురించి మాకు తెలియజేయగలరు